మన కాకినాడలో ఇక్కడ పక్కనే సర్పవరం జంక్షన్లో ఒక కూరగాయలు మార్కెట్ అనేది ఉంటుంది ఆ కూరగాయల మార్కెట్ దగ్గర కూరగాయలు అనేది చాలా తక్కువ ధరలో దొరుకుతాయి సగటు ధరలు మాత్రమే పెడతారు అక్కడ మాకి కూరగాయలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎన్నో కూరగాయలు ఇంకా మనకి వచ్చేసి బియ్యము ధాన్యము ఇవన్నీ కూడా మనకి అక్కడ దొరుకుతాయి చాలా తక్కువ ధరలో అనేది మనకు దొరుకుతాయి అలాగే షాపింగ్ మాల్స్ వచ్చేసి చందనా బ్రదర్సు ఇక చాలా షాపింగ్ మాల్స్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి అక్కడ మనం ఏ డ్రెస్సెస్ కొనుక్కున్న ఏం సారీస్ కొనుక్కున్న ఏ డ్రెస్ మెటీరియల్స్ కొనుక్కున్న మనకి సగటు ధరలోనే దొరుకుతూ ఉంటాయి నాణ్యత అనేది కూడా చాలా బాగుంటుంది మంచి నాణ్యత గల బట్టలన్నీ దొరుకుతుంటాయి ఇంకా చెప్పాలంటే చాలా మంచి బట్టలు అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి మనము వాడుకోవడానికి మనకి ఎన్ని ఇయర్స్ అయినా మనకి దానికి నగదు అనేది పోదు నాణ్యత కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి